మా ప్రాంతంలో డాక్టర్సు ఉన్నారు ప్రతి వాడవాడకి హాస్పటల్స్ పెట్టారు ఎలాంటి సిచువేషన్లో అయిన ఎలాంటి టైంలో అయిన మనకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన ఆ హాస్పిటల్కి వెళితే వాళ్ళు చూసి టెస్టులు చేసి మాకు ఉచితంగా చూస్తున్నారు ఉచితంగా టాబ్లెట్స్ ఇస్తున్నారు అది కాకుండా ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఒకరు అనుకుంటు ఉంటారు నేను నర్సింగ్ అవ్వాలి నాకు డాక్టర్ పోస్ట్ రావాలి అని అనుకుంటాం డాక్టర్కి సంబంధించినది ఒక కాలేజ్ ఉంది దానికంటు నర్సింగ్ కోర్స్కి సంబంధించిన కాలేజ్ సపరేట్గా పెట్టారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్లకి ట్రైనింగ్ ఒక ఫైవ్ మంత్స్ ఇచ్చి తర్వాత గవర్నమెంట్ హాస్పిటలల్లో వాళ్ళకి ఎవరిని ఎలా చూస్తున్నారు ఎవరికి ఎట్ల టెస్టులు చేస్తున్నారు మేము చెప్పినవి అర్థమయినాయా లేదా అని నర్సింగ్ అంటే కాలేజిలో చెప్పిన ట్రైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్లి వాళ్లతో చెప్పి చెప్పిస్తు సార్సు చెక్ చేస్తు ఉంటారు ఒకరికొకరికి అర్థం కాకపోతే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒకటికి రెండు సార్లు చెప్తు ఉంటారు మాకం మాకంటు వాడవాడకి హాస్పిటల్స్ ఉన్నాయి మాకు ఉచిత శిక్షణ ఉచిత కేంద్రాలు ఉన్నాయి ఉచితంగా చూస్తున్నారు టాబ్లెట్స్ ఫ్రీగానే ఇస్తున్నారు అది కాకుండా మాకు మేము ఉన్నప్లేస్ నుండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో నర్స్ నర్సింగ్కి సమబంధించిన కాలేజ్ సెపరేటుగా పెట్టారు అందులో ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏంటి ఎలా అని చెప్పి మళ్ళీ వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకు వచ్చి వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళకి మేము చెప్పింది అర్థమైందా లేదా అని అట్లా టెస్టులు పెడుతు ఉంటారు దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకు చాలా సంతోషంగా అనిపించింది మాకు దగ్గరలో నర్సింగ్ హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్ ఉంది నర్సులు ఉండే ఫ్రీ ఫ్రీవి హాస్పిటల్ ఉంది కాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపించింది